మాకు అయితే ఒక చీరల దుకాణం అయితే ఉంది ఇంటి దగ్గర పెట్టుకున్నాము ఇంకా ఈ మధ్యకాలంలో అయితే చాలా వరకు కూడా అనేక చోట్ల ఇలాంటి షాప్స్ ఉండడం వల్ల కొంచెం రావడం కస్టమర్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ ఇంకా ఏదైనా అకేషన్స్ అట్లా ఉంటే షాప్స్కి ఏదైనా మనుషులు రావడం అట్లా ఎక్కువ జరుగుతుంది ఈ మధ్యకాలంలో అలాంటివి ఏమి లేకుండా ఉండటం వల్ల చాలామంది రావడం అయితే కస్టమర్స్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది సో నేను ఇంకా ఇంత క్వాలిటీతో ఉన్న చీరలు కానీ ఏదైనా డ్రస్సెస్ కానీ తీసుకొని రావాలి అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి అమౌంట్ ప్రైసెస్ కూడా కొంచెం లో క్వాలిటీతో ఇలా ఇస్తే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను కొంచెం ఏదైనా అమౌంట్ తక్కువ అని అనుకుంటే ఎవరైనా కానీ ఇంటరెస్ట్ చూపించగలరు అలాంటి నిర్ణయం అయితే నేను తీసుకోవాలి అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఇంక ఏమి జరుగుతుందో ఏమో మరి ఇంక షాప్స్ అయితే ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ మా ఇంటి సైడ్ చాలా ఉన్నాయి సో అలా ఉన్నా కానీ మా వద్దకు వచ్చేలాగ నేను ఏదో ఒక నిర్ణయం అతే తీసుకోవాలి అని ఇంకా కొంచెం ఆఫర్ అనేది అలా పెట్టాలి అనుకుంటున్నాను